హలో నా పేరు హలో నా పేరు రామండి నేను తెలంగాణ నుంచి మేము వచ్చే వా వచ్చే నెలలో రాజస్థాన్ రావాలనుకుంటున్నాము అక్కడ ఉన్న మేము తినే వాటిని తెలుసుకోవడానికి అక్కడ సందర్శిస్తున్నాము కొంచెం మీరు అక్కడ తినేవాటిలో ఏవేవైతే స్పెషల్గా ఉంటే వాటి గురించి కొంచెం వివరిస్తారా ఓకే ఓకే

అక్కడ ఓన్లీ స్ అక్కడ ఎక్కువ స్వీట్గా ఉంటాయి లేదంటే కారంవి దొరుకుతాా ఓకే ఇంకా మాకు కొన్ని పేర్లు చెప్పగలరా అక్కడున్న ఆహారాలు అక్కడ అన్నిటిలో కల్లా ఎక్కువ స్పెషల్ ఏంటిదండి ఓకే మేము వచ్చే నెలలో సందర్శించాలనుకుంటున్నాము ఇంకేమన్నా వివరాలు చెప్పగలుగుతారా ఆహారం గురించి ఎందుకంటే మేము ముందే ప్లాన్ చేసుకుంటే అక్కడ ఇబ్బంది పడకుండా ఉండొచ్చని ఓకే అండి దానికి దానికి సంబంధించిన వివరాలన్ని నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు